ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ కొరత అనేది చాలా ఉన్నది ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయులు ఎక్కువ చదువు లేకపోవడం చదువుకున్న వాళ్ళు చాలామంది లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు కాలేకపోతున్నారు చ చదువుకోవడం వల్ల ఉపాధ్యాయులు కానీయ్యండి వేరే ఏదైనా జాబ్ చేస్తారు కాకపోతే అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల కూడా ఎక్కువమంది చదువుకోలేకపోతున్నారు అందువలన కొంతమందికి మనకు వాళ్ళకు ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చి కొన్ని ప్రోత్సాహకాలు కాలు ఇచ్చి ఈయడం వల్ల కూడా కొంతమంది చదువుకొని కొంతమందికి చ విద్యను నేర్పిస్తారు అందువలన కూడా మనకు కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్మించి వాళ్లకు కొంది కొన్ని రకమైన ఇంక్రిమెంట్లు కానీయ్యండి లేకపోతే శిక్షణ లాంటిది ఇచ్చి ప్రోత్సాహకాలను ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఇంకొంతమంది ఉపాధ్యాయులుగా అయ్యి ఇంకొంతమందికి చదువు నేర్పిస్తారు అలాగే ఉపాధ్యాయులకు కూడా హెల్త్ ఇష్యూస్ కానీ వస్తే వెంటనే వాళ్ళకు పరిష్కరించడము ఒక పాఠశాల సంఘాలన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉన్నాకూడా వెంటనే అడిగి తెలుసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరించడం అలా చేయడం వల్ల కూడా ఉపాధ్యాయులకు కూడా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళకు ఎదుర్కొనే సమస్యలను కూడా మనము పరిష్కరించ పరిష్కరిస్తాము ఉపాధ్యాయులు చాలా పరిష్క సమస్యలను ఎదుర్కొంటున్నారు వాళ్ళకు సరైన టైమ్లో జీతాలు రాకుండా ప్రోత్సాహకాలు అది అందకుండా ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా లేకుండా వాళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు దీన్ని మనము కొన్ని సంఘాలు పెట్టి శిక్షణ పెట్టి మనము అలా వైద్య సదుపాలు కూడా అందించడం వల్ల కూడా వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉండి భావితరాలకు కూడా వాళ్లను విద్యను నేర్పించి మందు తరాలకు మనకు ఇస్తారు